నమస్తే సార్ నేను సిమ్ పోర్ట్ చేపిచ్చుకును చే చేయించ్చుకోవాలనుకుంటున్నాను సార్ అవునండి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఆ ప్రైజ్కి తగ్గట్టు డ్యూరేషన్ కూడా ఉండట్లేదు ఎక్కువ రోజులు నేను వాడుతున్న సిమ్ వచ్చేసి జియో సిమ్ అండి నేను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ కావాలనుకుంటన్నాను బిఎస్ఎన్ఎల్ చాలా చౌకగా ఉన్నాయి ప్లాన్స్ మరి ఎక్కు రోజులున్నాయి ఈ మధ్యలో టవర్లు కూడా ఎక్కువ పెంచుతున్నారు మళ్ళీ నేను సి నేను సిటీలోనే ఉంటానండి ఏం కాదు మా ఫ్రెండ్ ఆల్రెడీ వాడుతున్నాడు చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అందుకే తీసుకోవాలనుకుంటున్నాను లేదు మీ దగ్గరకి వస్తాను వచ్చి ఫిజికల్గా తీసుకుంటాను ఏమేం డాక్యుమెంట్స్ కావాలండి ఇంకేమన్నా డాక్యుమెంట్స్ కావాలా సరే ఓకే అండి ఓకే ఓకే అండి ధన్యవాదాలు